నా పేరు ప్రియాంక మేము ఇంట్లో నలుగురు ఉంటాము మా నాన్న పేరు రవి మా అమ్మ పేరు ప్రభావతి మా చెల్లి పేరు మనిషా మా నాన్న మగ్గం వర్క్ చేస్తారు మా అమ్మ హౌస్ వైఫ్ మా చెల్లి ఇంటర్ కంప్లీట్ చేసింది నేను నేను ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఈకే ఎంపీపీ స్కూల్లో చదువుకున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఇంటర్ శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ చదువు శ్రీ వేద జూనియర్ కాలేజీలో చదువుకున్నాను డిగ్రీ వేద డిగ్రీ కాలేజీలో పూర్తి చేశాను టెన్త్లో నా మార్క్స్ ఎయిటీ పర్సెంట్ ఇంటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిగ్రీలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టెన్త్లో మ్యాథ్స్ సార్ అంటే నాకు ఇష్టము ఆయన మంచిగా లెసన్స్ చెబుతాడు మంచిగా బోధిస్తాడు ఇంటర్లో ప్రిన్సిపాల్ సార్ అంటే ఇష్టము ఆయన మంచిగా చెప్పడం మంచి సిలబస్ అంతా క్లారిటీ ఇవ్వడం మంచిగా చేస్తాడు టూవెల్త్లో ఇంటర్లో అకౌంట్ సార్ అంటే ఇష్టము మంచిగా తిట్టడం అరవడం మంచిగా చేసి మంచిగా చెప్పడం జరుగుతుంది ఫ్రైడే అయితే గుడికి వెళ్తాను మంచిగా దేవుడు దగ్గర పోయి మ మంచి మ మంచి కా కార్యాలు అవన్నీ మంచిగా జరగాలని మొక్కుకుంటాము మా ఇంటి చుట్టూ కొండలు ఉంటాయి వాగులు వంకలు అన్ని పోవడం మంచిగా ఉంటుంది ఆహ్లాదకరంగా మంచిగా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది మేము స్కూల్ డేస్లో టూర్స్కి అలా ఒక మంచిగా వెళ్తాము వెళ్ళే వెళ్ళేటప్పుడు పిటి పీరియడ్స్ అని వదులుతారు మంచిగా ఆడుకుంటాము గేమ్స్ అన్ని కూడా మంచిగా పాటిస్పేట్ చేసుకుంటాము సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ బాగా చేస్తారు మంచిగా ఉండడం అందరితో కలిసిమెలిసి అందరితో బాగా ఆడుకుంటా ఉంటాము టెన్త్లో మా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు మేము మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాము నైట్ టైమ్స్లో టీవీస్ చూస్తా నైట్ సెవెన్కి అలా టీవీస్ చూస్తాము బిగ్బాస్ అంటే ఇష్టము దాంట్లో అర్జున్ ఉంటారు ఆయన చాలా మంచి గట్టిగా ఆడతారు ఫేవరెట్ కలర్ రెడ్ కలరు ఫేవరెట్ ఫుడ్ బిర్యాని అది చేయడం కూడా మంచిగా నేర్చుకున్నాము చేస్తాము కొత్త బట్ట మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పండుగలు వస్తాయి ఇయర్స్లో సంక్రాంతి దీపావళి దసరా దసరాస్లో మాకు స్కూల్ డేస్లలో టెన్ డేస్ హాలిడేస్ ఇస్తారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకుంటాము మంచిగా ఉంటాము అందరితో కలిసి మెలిసి ఉంటాము సంక్రాంతికి అయితే ఫోర్ ఫోర్ డేస్ ఉంటుంది ఫోర్ డేస్లలో మంచి మంచి బట్టలు వేసుకుంటాము గుళ్లకు వెళ్తాము మంచి మంచి ప్రదేశాల్లో పోయి పర్యవేక్షించుకునే వస్తాము ఫస్ట్ సంక్రాంతి రావడంలో అందరికీ ఉత్సాహంగా అందరు హాలిడేస్లలో మంచిగా చూడటము ఆడుకోవడము మంచిది చేస్తారు కాబట్టి పెద్దలకు కూడా మంచి సాంప్రదాయంగా వంటలు చేయడము అలాంటివి మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ ను కూడా ఇంటికి తీసుకు వెళ్లడము పెద్దవాళ్ళు రావడము మంచిగా చేయడం అలాంటివి పండుగలలో కూడా చేసుకుంటారు దసరాకు అయితే మా చుట్టూ ఉన్న టెంపుల్స్కి వెళ్తాము మంచిగా ఆడుకుంటాము టైం స్పెండ్ చేసేసి గుళ్లో దేవుని మంచిగా మొక్కుకొని అక్కడ పెట్టే ప్రసాదము అవి అన్ని బాగా తినేసి మంచిగా చూసుకొని వస్తాము కాబట్టి మాకు టెన్ డేస్ హాలిడేస్లలో కూడా మంచిగా ఆడుకొని మంచిగా వస్తాము ఫ్రెండ్స్ అందరిని కూడా కలిసిమెలిసి బాగానే ఉంటాము మా హాలిడేస్లలో మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తాము అక్కడ మంచిగా పచ్చని పంటలు ప్లేసెస్ అన్ని మంచిగా ఉంటాది అక్కడ అందరూ బాగా కేర్ తీసుకోవడం అందరూ మంచిగా చూసుకుంటారు మా అత్త మామ అందరూ ఉంటారు అందరు ఫార్మర్స్ అక్కడ పచ్చని పంటలు పొలాలు అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు సాయంత్రంలో మార్నింగ్ టైంలో కూడా వెళ్తాము వెళ్లి అక్కడ ఆడుకుంటాము ఆడుకొని వాళ్ళకి కొంచెం సహాయం చేస్తాము చేసేసిన తర్వాత ఇంటికి వచ్చి తినేసి అందరూ హాయిగా మాట్లాడుకొని బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాము టీవీస్ కూడా చూస్తాము సినిమాస్కి వెళ్తాము మంచిగా అందరితో ఆడుకొని కలిసిమెలిసి అందరితో మంచిగా ఉంటాము ఇలాగా చేస్తూ ఉంటాము మళ్లీ హాలిడేస్లలో తిరుమలస్ కూడా వెళ్తా ఉంటాము మెట్లు ఎక్కడము అక్కడ ప్రసాదం ఇవ్వడము అక్కడ పక్షులు అన్ని పచ్చని పంటలు కొండలు చుట్టూ కొండలు మధ్యలో నడిచిపోవడం చాలా ఉత్సాహంగా ఉంటుంది అలాగే వెళ్లడానికి మేము ఇయర్లో ఒక సిక్స్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలాగా వెళుతూ ఉంటాము ఫ్యామిలీతోనే వెళ్తా ఉంటాము మేము తనిగా అంతా వెళ్ళము మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్లేసి వస్తాము కేరింగ్ బాగా తీసుకుంటారు అక్కడ ఫుడ్స్ తినడము అందరూ ఆడుకోవడము మంచిగా వెళ్లేసి రావడం అన్ని మంచిగా జరుగుతుంది అక్కడ తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు పెడతారు లడ్లు అవన్నీ తీసుకొని రావడం మళ్ళీ ఇంటికి రిటన్ రావడం బస్సు ఎక్కడం లేదా నడిచి రావడం అలాగా మంచిగా చేస్తూ ఉంటాము కాబట్టి మాకు హాలిడేస్లలో ఊరులకు వెళ్లేసి మంచిగల అన్ని చూసుకొని రావడము మంచి మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటాము ఇలా ఉండడం ఉండడమే నాకు మంచి మంచిగా ఉంటుంది అనేసి అనిపిస్తుంది ఇంటిదగ్గర చాలామంది పిల్లలతో కూడా మంచిగా గుళ్లకు వెళ్తాము మంచి మంచి ప్రదే ప్రదేశాలకు వెళ్లేసి మంచిగా ఆడుకునేసి పిల్లోలకి మా చుట్టుపక్కల పార్క్స్ పార్కులు ఉంటాయి ఆ పార్కుల దగ్గరికి వెళ్తాము ఆడుకుంటాము సాయంత్రం టైంలో పిల్లలతో పెద్దలతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము వాళ్ళు మాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు మేము వాళ్లు కొంచెం కామెడీస్ చేసుకొని నవ్వుకుంటూ అని ఎంజాయ్ చేసుకుంటూ వస్తాము సాయంత్రంలో వచ్చేటప్పుడు అక్కడ బండ్ల మీద ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకొని ఉంటారు ఇంటికి కావాల్సింది కొనుక్కొని వస్తాము ఇంట్లో వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఇంటికి తీసుకువచ్చారు అనేసి అలాగా మంచి చేస్తా ఉంటాము మళ్లీ టైం స్పెండ్ చేయాలంటే చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటాము వాళ్ళు వస్తారు వాళ్ళతో మంచిగా ఉండేసి వాళ్లకి ఫుడ్ పెట్టడం వాళ్లకి డ్రెస్ వేయడం స్నానం చేయిపించడం అలాగా మంచిగా చేస్తూ ఉంటాము మళ్ళీ చదువుకోవటము అలాంటివి కొంచెం కొన్ని కొన్ని చేస్తూ ఉంటాము పిల్లలతో ఆడుకోవడం చిన్నపిల్లలతో కార్ తీసుకోవడము వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే వీళ్ళు చెప్పడము ఇంట్లో తీసుకుపోయి ఆడుకోవడం అలాంటివి మంచి చేస్తా ఉంటాము ఇలాగా అంతా చేస్తూ ఉండడం నాకు మంచిగా ఆనందంగా ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలని ఉంటుంది మళ్లీ ఫ్రెండ్స్ సండేస్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్తాము అందరూ మీట్ అయి మంచిగా ఆడుకోవడం మాట్లాడుకోవడం అన్నీ చేస్తూ ఉంటాము వాళ్లకి వాళ్లు కొన్ని సజెషన్స్ ఇవ్వడము మేము కొన్ని సజెషన్స్ ఇవ్వడం ఇలాగా చేస్తూనే ఉంటాము సండే సండే పోయి మీట్ అవుతాము మంచి ఫ్రెండ్స్తో ఉండాలని వాళ్లు మంచి పోసిషన్లోకి వెళ్ళాలి మేము మంచి పోసిషన్లోకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాము కొ కొన్ని కొన్ని సార్లు బయట వెళ్తాము ఎక్కడికైనా గుళ్ళకి మంచి మంచి ప్లేస్లకి అందరిని తీసుకొని వాటర్ ఫాల్స్కి అలాగా వెళ్లడం జరుగుతుంది మంచిగా అందరితో ఆడుకుని సాయంత్రం టైంలో చేయి ఇంటికి రావడం అలాగా జరుగుతుంది మంచి ప్లేస్లలోకి వెళ్లేసి మేము ఆడుకునేసి మంచిగా చేసుకుని వస్తాము మల్ల వచ్చేసి సినిమాకి వెళ్తాము మంచిగా ఆడుకుంటాము స్కూల్ టైమ్స్లో కూడా లంచ్ బ్రేక్లలో మంచిగా తింటాము తినేసిన తర్వాత వాళ్ల వాళ్ల క్లాసులకి వెళ్తాము మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కొంతమంది డిగ్రీలతో డిగ్రీలు చేశారు కొంతమంది బీటెక్లు అలాగా మంచి మంచిగా చేసుకుని వెళ్ళిపో వెళ్తున్నారు మేము వాళ్ళ మంచిగా చేయాలని అనుకుంటున్నాము చుట్టూ వాళ్ల వాళ్లతో టైం స్పెండ్ చేసుకొ వాళ్లతో టైం స్పెండ్ చేసి వాళ్లకి ఏమన్నా తెలిసింది మాకు తెలిసింది వాళ్ళు చెప్తారు మేము చెప్తాము మంచిగా మాట్లాడుకోవడం అలాగ మేము హాలిడేస్లలో చేస్తాము వాళ్లని ఎప్పుడు మేము మీట్ అవుతూనే ఉంటాము ఫ్రెండ్స్తో ఉండడం మంచిగా అనిపిస్తుంది అందుకే మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా ఇప్పుడు మళ్లీ మళ్లీ వాళ్లు చెబుతూ ఉంటారు మేము చెప్పుకుంటూ ఉంటాము అలాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ అందరితో ఉంటాము ఫ్రెండ్స్ అంటే ఇలాగా ఉండాలి అనేసి అనుకుంటాము ఇలాగా ఉండడమే మంచిది అనిపిస్తుంది కానీ చాలామంది కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది మన మీదే అని చెప్పేసి వెళ్ళిపోతారు మంచిగా ఉండాలని అందరితో అనుకుంటూ ఉంటాము అందుకే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండాలి అనేసి అనుకుంటాము మంచిగా వాళ్లు జాబ్ చేసుకోవాలి మేము చేసుకోవాలి అందరూ మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాము ఇదే మంచిగా లైఫ్లో ఉండాలనేసి టూర్లకి వెళ్లేటప్పుడు అన్ని సేఫ్ సేఫ్గా వెళ్తాము మంచిగా వస్తాము సార్ వాళ్లు మంచిగా తీసుకుపోయి తీసుకొని వస్తారు మమ్మల్ని కేర్తోనే ఉంటారు అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నా